మనలో ప్రతీ ఒక్కరూ చదువుకోవాలనుకుంటారు పెద్ద పెద్ద చదువులు చదవాలనుకుంటాము కానీ మన దగ్గర సరిపడా డబ్బు ఉండదు చ మనం పెద్ద చదువులు చదవాలంటే డబ్బు ఉండాలి అది లేదు అది లేనప్పుడు మనకు ఇలాంటి స్కాలర్షిప్లనీ మనకి ఉపయోగపడతాయి అలాంటివి మీకు కొన్ని చెప్పుతాను మనకు ఈ ఎంఎంఎన్ఎంఎంఎస్ అన్న ఒక స్కాలర్షిప్ ఉంటుంది అది మనకి ఎయిత్ క్లాస్లో కండక్ట్ చేస్తారు అన్నమాట ఎంఎంఎన్ఎంఎం ఎస్ అనంటే ఏంటంటే నేషనల్ మీన్స్ కామ్ మెట్రిక్ స్కాలర్షిప్ అన్నమాట ఇది ఎయిత్ క్లాస్లో మనకి కండక్ట్ చేస్తారు అంటే ఒక సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తారు నైన్త్ టెంత్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్కి ఈ ఫోర్ ఇయర్స్కి కలిపితే మనకి ఫార్టీ ఎయిట్ థౌజన్ వస్తుంది ఆ స్కాలర్షిప్ని ప్రొవైడ్ వాళ్ళే చేస్తారు ఎగ్జామ్ వచ్చి తెలుగు మీల్డింగ్లో జరుగుతుంది ఇంగ్లీష్ మీడియంలో జరుగుతుంది సిలబస్ వచ్చి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్కి ఉంటుంది ఈ ఎగ్జామ్ వచ్చి నవంబర్లో జరుగుతుంది ఎగ్జామ్ సెంటర్లు కూడా మనం దగ్గరగానే ఉంటాయి అండ్ ఇంకొకటి వచ్చి ఎన్టీఎస్ఈ ఈ స్కాలర్షిప్ నేమ్ వచ్చి నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషను ఈ ఎగ్జామ్ కూడా మనకి నేషనల్ వైడ్గా జరుగుతుంది మనకు ఈ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి నెలకి పన్నెండు వందల యాభై రూపాయలు ఇస్తుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట ఇంజనీరింగ్ వాడికి మెడిసిన్ వాళ్ళకి నార్మల్ డిగ్రీ వాళ్ళకి కూడా వాళ్ళే ఫ్రీగా డ్యూరేషన్ పెట్టి నెలకి రెండు వేలు రూపాయలు అలా ఇస్తారు అన్నమాట ఫోర్ ఇయర్ కోర్స్ అయితే ఫోర్ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట సంవత్సరానికి ఇరవై నాలుగు రూపాయలు వాళ్ళే స్కాలర్షిప్ కూడా ఇస్తారు మనకి ఎగ్జామ్ కూడా మనకి తెలుగు మీడియంలో జరుగుతుంది ఇంగ్లీష్ మీడియంలో జరుగుతుంది సిలబస్ వచ్చి వాళ్ళే ఇస్తారు అన్నమాట మనకి ఇంకొకటి వచ్చి విద్య విద్యాదాన్ ఈ స్కాలర్షిప్ అన్నది మనకి టెన్త్ వాళ్ళకి ఉంటుంది అన్నమాట నైన్ జీపీఏ ఉన్న వాళ్ళకి ఇది మనం అప్లై చేసుకోవచ్చు